హలో చెప్పు అన్న

కాళేశ్వరం అంటే ఇప్పుడు కొంచెం జాతరలు నడుస్తున్నాయి కాబట్టి మరి ఎంత ఇస్తావు నువ్వే చెప్పుము యాభై మరీ యాభైకి చెన్నూరుకు కూడా పోతలేదు కదన్నా

ఏందన్నా అన్నారం మీదికి వెళ్ళాను అన్నారం మీదకెళ్ళి మరి మీకేమి ప్రోగ్రామ్స్ ఏమి ఉంటాయి అన్నా అక్కడ

ఇప్పుడు మీరు ఓకే మరి మిగతావాళ్ళు అందరూ కూడా అదే రేట్ ఇస్తారని మీరు గ్యారెంటీ ఇస్తారా

ఎల్ గంటలా వెళదాము నేను ఆల్రెడీ ఇంకొక కిరాయి ఇచ్చినా ఇక్కడికే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అన్నా పది మందా ఓకే ఓకే ఒక హాఫ్ అండ్ అవర్లో వస్తాను నేను హాఫ్ అండ్ అవర్లో వస్తాను మళ్ళీ అక్కడికి పోయినాక తెలుసు కదా బత్త కాస్ట్ వేరే ఉంటుంది మరి డ్రైవర్ది దానిది వేరే ఉంటుంది అన్న ఇప్పుడు ఎందుకంటే తినిపించడం అదే అన్న మీరు బత్త ఖర్చు ఇస్తే నేను బయటకి ఎటైనా పోయి నేనే తింటాను బర్త ఖర్చు ఓ రెండు మూడు వందలు అయితే తీసుకుంటున్నాము మరి అంతేనా సరే తీ వస్తాను మరి అదే అందరికీ చెప్పాలి కదా మళ్ళీ మాకు చెప్పలేదంటే మళ్ళీ నాకు ఎటు కానోడిని అయితా నేను అదేనా అదే ప్రతీ ఒక్కరికి అయితే చెప్పుము మరి ఒక హాఫ్ అండ్ అవర్లో వస్తాను నేను వచ్చి ఏం మరి మీరు అన్నట్టే మళ్ళీ క్రొత్త క్రొత్త ప్రోగ్రాంలు పెడితే నేను ఉంటా మరి

ఓకే పట్టు సరే మరి ఓకే సరే పట్టు ఏ లె లె పెద్దోళ్ళకి ఓకే పోదాము పోదాము